హలో డెలివరీ బాయ్ మీ యాప్ ద్వారా నేను ఆర్డర్ చేశాను అన్న ఫుడ్ ఆర్డర్ మా ఇంట్లో పార్టీ ఉంది నేను ఫుడ్ ఆర్డర్ చేశాను మరి ఇంత టైం అయితుందో నేను చూస్తు ఉన్నాను ఇంకా రాలేదు ఎంత ఆత్రృతగా ఎదురుచూస్తున్నాను అంటే వీళ్ళందరి ముందు ఎట్లా అని చెప్పి చూస్తున్నాను ఎంత టైం పడుతుంది ఎంత దూరంలో ఉన్నావు ఏ ఎంతసేపటికి రాగలుగుతావు ఇప్పడు వరకు నేను ఎదురు చూస్తు ఉన్నాను ఇప్పుడు వస్తావు అప్పుడు వస్తావు అని చూస్తు ఉన్నాను కానీ నువ్వు ఇంకా రావట్లేదు ఇంతకి ఆర్డర్ ఏమన్నా క్యాన్సల్ చేయాలా లేకపోతే త్వరగా వస్తావా వస్తున్నావా సరే తొందరగా రా నేను ఇక్కడ ఎదురు చూస్తున్నాను గేట్ బయట ఉన్నాను మా అడ్రస్ ఇది తెలుసు కదా ఓకే త్వరగా రా నాయన